తెలుగు మాట్లాడేవారు ఇతర భారతీయ భాషలు మాట్లాడే వ్యక్తుల్తో సంభాషించేటప్పుడు వారి వారి పరిజ్ఞానాన్ని బట్టి సాధారణంగా హిందీ లేదా ఆంగ్ల భాషలను ఉపయోగిస్తారు హిందీ భారత్ దేశంలో విశ్రుతంగా మాట్లాడే భాషగా ఉండటం వలన ఇది తెలుగు మాట్లాడే వారికి ఇతర ప్రాంతాల వారితో సులభంగా కలిసిపోయే సాధనం అవుతుంది అలాగే ముఖ్యంగా ఆంగ్లభాషను కూడా ఎక్కువ మంది సమర్ధంగా ఉపయోగిస్తారు ఇది ప్రాంతీయ భాష అడ్డంకులను తగ్గిస్తుంది తెలుగు మాట్లాడే వారు సాధారణంగా వ్యక్తితో వారి పరిమితి పరిజ్ఞానాన్ని బట్టి సంభాషించ గలిగే ఇతర భాషతో మాట్లాడ్తారు మొదట మర్యాదతో పలకరించడానికి ప్రయత్నించి వారి సంభాషణలో ప్రాధాన్యయత ఇవ్వడం ద్వారా సంబంధాన్ని మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తారు